అదే సార్ మాకు ఇక్కడ ఫేమస్గా ఏముంటాయండి ఫుడ్ ఓకే ఓకే సార్

ఓకే సార్ అది మాకు స్పైసెస్ అనేవి కొం అంటే మాకు లాస్ట్ టైం మా ఫ్రెండు ఒక ఆమె తెప్పించుకున్నారు ఇక్కడ మీ గ్రాండ్లో అదే మీ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది అది అని చెప్పింది అయితే నాకు అది నేను టేస్ట్ చూశాను చాలా బాగుంది అయితే ఒకటి ఏంటంటే మాకు కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించి వేస్తారాండి పరవాలేదండి కొంచెం అంటే పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా కొంచెం తింటారుట అందుకని వాళ్ళకంత కారం అయితే అది వాళ్ళకి ఇష్టం ఉండదు కొంచెం ఓకే ఓకే సార్ అది కొంచెం మా కోసం అంటే ఇప్పుడు అందులో పెప్పర్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగా వేసారు కొంచెం అది తగ్గిస్తే కొంచెం కడుపు మంట అనేది రాకుండా ఉంటుంది కదా

ఓకే సార్ దాంతోపాటు నాకు ప్లేయిన్ బిర్యాని ఒకటి పంపించండి లేదు ఫ్రై బిట్ అయితే బాగుంటుందండి

ఫుల్ అండి ఒక ఫుల్ మటన్ గ్రేవీ అయితే డబల్ మీరు తీసుకోండి క్వాంటిటీ నాకు డబల్ క్వాంటిటీ కావాలి కొంచెం బిర్యానీ గ్రేవీ కూడా సపరేట్గా మీరు ప్యాక్ చెయ్యండి ఇంకా ఒక కర్డ్ రైస్ కూడా పంపించండి ఆయూ

ఇది మేము అచ్చంపేట జంక్షన్ దగ్గర ఉమెన్స్ కాలేజీ ఆపోజిట్లో మా హౌస్ ఉంటుందండి ఆల్రెడీ నేను మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను అవునండి నేను ఇప్పుడు అమౌంటు ఓకే సార్ అది కొంచెం నాకు వేడిగా ఉండేలా చూడండి ఓకే సార్ నేను ఇంటికి వచ్చిన తర్వాత అదే డోర్ డెలివరీ చేసిన చేశాక డబ్బులు పంపిస్తాను అయితే ఏంటంటే నాకు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కొంచెం వేడి తగ్గింది ఒకసారి ఇప్పుడు కొంచెం వేడి తగ్గకుండా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ